నేను చూసేది డాన్స్ అంటే మనకి ఢీ షో అనేసి ఒకటి ఉంటుంది అనమాట మనకి ఈటీవీలో సో చాలామంది మన ఇండియా మొత్తంలో ఉన్న టాలెంటెడ్ డాన్స్ పర్సన్స్ని వాళ్ళు అక్కడికి తీసుకొని వచ్చి వాళ్ళు ఒక టోర్నమెంట్ లాగా దాన్ని నడిపిస్తారన్నమాట ఎవరీ వా ప్రతి వారం బుధవారం సాయంత్రం తొమ్మిదిన్నరకు మనకి ఈటీవీలో వస్తుంది అదేవిధంగా వాళ్ళు యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తారు ఆ షో చాలా బాగుంటుంది ఆ షోలో డాన్సే కాకుండా వాళ్ల వాళ్ళకి కామెడీ కూడా నేర్పించి కామెడీ కూడా చేపిస్తూ ఉంటారు ఒక్కొక్క పర్ఫామెన్స్కి మధ్యలో మనకు అదే విధంగా దానికి యాంకర్ వచ్చేసి మన ప్రదీప్ మాచిరాజు గారు అండ్ జడ్జెస్ వచ్చేసి మన శేఖర్ మాస్టర్ అండ్ పూర్ణ గారు అండ్ మనకి ఇందులో మన హైపర్ ఆది కూడా ఉంటాడు కొంచెం ఫన్ క్రియేట్ చేయడానికి మనకు హైపర్ ఆది కూడా ఉంటాడు ఇందులో సో ఈ షో అనేది చాలా బాగుంటుంది అనమాట మనకి ఇది ఒక స్ట్రెస్ రిలీఫ్ షో అని చెప్పుకోవచ్చు అండ్ అదే విధంగా మంచి టాలెంటెడ్ పర్సన్స్కి చాలా లైఫ్ ఇచ్చింది ఈ షో ఎక్సమ్పల్ తీసుకుంటే మన క్యాట్ మాస్టర్కి ఢీ షో నుంచే మరి వాళ్ళకి సినిమా ఆఫర్లు అన్నీ చాలా వచ్చాయి అదేవిధంగా ఇంకా చాలా మాస్టర్స్ కూడా ఈ షోలో వాళ్ళు పార్టిసిపేట్ చేసి గెలిచిన తర్వాతే వాళ్ళకి చాలా మూవీస్లో పెద్ద పెద్ద మూవీస్లో వాళ్ళకి ఆపర్చునిటీస్ అనేది వచ్చాయన్నమాట సో ఈ షో అనేది మన మొత్తం భారతదేశంలో ఉన్న డ్యాన్స్ యొక్క టాలెంట్ని వాళ్ళు వెతికి తీసుకొని వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేయిస్తూ ఉంటారు గెలిచిన వాళ్లకి డెబ్బై ఐదు లక్షలు యాభై లక్షలు అని ప్రైజ్ అమౌంట్ పెడుతూ ఉంటారు ఈ షో మొత్తం ఒక మూడు నెలలు నడుస్తుంది మూడు నెలల్లో వాళ్ళు చేసి ఆల్ సెమీఫైనల్స్ ఫైనల్స్ అని వాళ్ళు డివైడ్ చేస్తూ వాళ్ళు ఎవరైతే వి విజేతగా గెలుస్తారో వాళ్లకి క్యాష్ ప్రైజ్ అమౌంట్ అనేది కూడా ఇస్తూ ప్రోత్సహిస్తూ ఉంటారన్నమాట సో మనకి ఈ షోని నడిపిస్తున్నది మన మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు చాలా మంచి పని చేస్తున్నారు ఎందుకంటే భారతదేశంలో ఉన్న వెనకబడి ఉన్న ప్రాంతాల్లో కొందరు ఉంటారు డాన్స్లు బాగా చేసుకుంటూ అలా సంప్రదాయ డాన్స్లు చేస్తూ నృత్య సంబంధం చేస్తూ ఉంటారు వాళ్ళని వెతికి తీసుకొని వచ్చి ఇలాగా ప్రపంచానికి చూపిస్తూ ఉంటారు ఈ టాలెంట్స్ అన్నిటిని అండ్ గెలిచిన తర్వాత కూడా వాళ్ళకి బయట మూవీస్లో ఆపర్చునిటీస్ ఇప్పించడము అండ్ గెలిచిన వాళ్లకి ప్రైజ్ మనీ ఇచ్చే వాళ్ళకి ఆదుకోవడము ఇట్లాంటివి చాలా చేస్తూ ఉంటారు అనమాట మల్లెమాల వాళ్లు సో మంచిగా చేస్తున్నారు వాళ్ళు సంప్రదాయ నృత్యాలను కూడా వాళ్ళు ప్రోత్సహిస్తూ ఆ ప్రోగ్రాంలోని కొందరు అమ్మాయిలను సాంప్రదాయ నృత్యాలు కూడా వాళ్ళ దగ్గర చేయిస్తూ ఉంటారు చాలా మంచిగా పేరు పొందుతుంది ఆ షో అండ్ ఆ షో వచ్చేసి మనకు ఒక చాలా స్ట్రెస్ రిలీఫ్ అనమాట ప్రతివారం బుధవారం సాయంత్రం తొమ్మిదిన్నరకు వస్తుంది మనకి ఈటీవీలో అదేవిధంగా మనం యూట్యూబ్లో కూడా చూసుకోవచ్చు దాన్ని